ప్రయాణించటానికి బస్సు అనేది ఒక సాధనంగా ఉంటుంది ప్రయాణించటానికి బస్సు ఎంతో బాగా ఉపయోగపడుతుంది బస్సులో అనేక రకాల సీట్లు ఉన్న బస్సులు ఉంటాయి బస్సులన్నీ డీజిల్ పైనే నడుస్తాయి బస్సుల్లో కొన్ని ప్రైవేట్ బస్సులు అలాగే గవర్నమెంట్ బస్సులు కూడా ఉంటాయి బస్సులు డ్రైవర్ సీట్లను కండెక్టర్ సీట్లను వేరుగా ఉంటాయి అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా బస్సుల్లో సీట్లను కల్పిస్తారు అలాగే బస్సుల్లో కొన్ని రకాలైన బస్సులు ఉంటాయి డబల్ డెక్ లాంటివి బస్సులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి బస్సు అనేది ప్రయాణించడానికి ఒక సాధనంగా మన పూర్వకాలం నుంచి వస్తున్నది